ఒక్కోసారి స్పెషల్సు గ్రూప్లో లేకపోతే మరి ఇతర రైడర్లతో కలిసి ఒక గ్రూప్గా ట్రిప్కి వెళతాము అలాంటి సందర్భాలలో ముందే ప్లాన్ చేసుకొని ఎవరి వద్ద ఏ స్పేర్ భాగాలు ఉన్నాయి ఎవరి ఎవరి బండిలో ఎంత స్పీడ్తో వెళుతుంది ఎవరు ముందుగా ఎవరు వెనుకగా డ్రైవ్ చేస్తారు అన్నింటినీ చర్చించి నిర్ణయం తీసుకుంటాము ట్రిప్కి వెళ్ళేటప్పుడు బైక్ కండిషన్ బాగుందో లేదో చెక్ చేస్తాము ముఖ్యంగా బ్రేకులు టైర్లు ఇంజన్ ఆయిల్ వంటివి చూసుకుంటాము ల్యాండ్ చేసిన రూట్కి అనుగుణంగా మేము అవసరమైన మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటాము లేక ప్రింట్ తీసుకుంటాము బిజీ జంక్షన్లలో మేము ఒకరికి ఒకరం ఎలా కాంటాక్ట్లో ఉంటాము ముందే మాట్లాడుకుంటాము సమయాన్ని పాటించేందుకు ఒక అప్రాక్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటాము అంతేకాదు ట్రిప్ మధ్యలోనూ తరచు మాట్లాడుకుంటూ ఎవరికైనా ఇబ్బంది అయితే మిగిన వాళ్ళు సపోర్టు చేసేలా ఉంటాము